అవునండి లీటర్కి తర్టీ రూపీస్ ఉందండి

ఓకే ఓకే

ఓకే మా దగ్గర వచ్చేసి బర్రె పాలు ఉన్నయి ఆవు పాలు ఉన్నాయి మీరు పెర్సెంట్ బట్టి మేము డిస్కౌంట్ ఇస్తాము డిస్కౌంట్ టెన్ కేజీకి తీసుకుంటే ఉందండి టెన్ కెజీస్కి ఉంది అవునాండి చేసేద్దాం తర్టీ రూపీస్ వచ్చేసి ఫైవ్ లీటర్కి మీరే కౌంట్ చేసి చెప్పేసినారు తక్కువలే ఆంటీ ట్వంటీ ఫైవ్ తీసుకోండి తక్కువో ఏమో తక్కువనే అవుతుంది ఇంకా ట్రాన్స్పొర్ట్ ఛార్జెస్ ఏమి లేవు ఆర్డర్ కూడా వెయ్యచ్చు మీరు రావచ్చు కూడా డెలివరీ కూడా ఉంటుంది మీరు కూడా రావచ్చు డెలివరీ ఛార్జ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే ఓకే త్యాంక్ యూ